హలో నమస్తే మ్యామ్ ఆ హలో నమస్తే మ్యామ్ చెప్పండి అయ్యప్ప ట్రావెల్ ఏజెంట్ఏ చెప్పండి ఆ ఓకే మేడం ఆ ఓకే మేడం మీరు ఎన్నిరోజులు వెళదామనుకుంటున్నారండి ప్లానింగ్ గు టెన్ డేసా మేడం ఓకే మేడం టెన్ డేస్ అయితే మీరు ఫామిలీ ఎంత మంది మేడం అవును మేడం ఎంత మంది మేడం సిక్స్ మెంబర్స్ ఆ మేడం మేడం మీకు క్యాబు సెవెన్ సీటర్ క్యాబు బుక్ చేస్తా మేడం మ్యామ్ మీకు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారండి ఒక వన్ లాక్ వరుకు ఒక అరవై వేలు వరుకు పర్లేదా మేడం ఆ మ్యమ్ చెప్తాను అదే మీకు బడ్జెట్ బట్టి మేము చెప్తాము మేడం ఓకే మేడం బడ్జెట్ బట్టి ఇప్పుడు మేమేమి చేస్తామంటే స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అన్నవరం టెంపుల్ చూపిస్తాం ముందు అలా ఆ టెంపుల్ చూపించిన తర్వాత మీకు విజయవాడ చూపిస్తాము విజయవాడ చూపించిన తర్వాత అలా తమిళనాడు అటు నుంచి అటే కేరళ అలా కేరళ లో మీకు ప్రతి ఒక టెంపుల్ కూడా చూపిస్తాం మేడం అలాగే మీకు తమిళనాడు కన్న ముందు మన రాష్ట్రంలోనే ఉన్న శ్రీశైలం డ్యామ్ చూపిస్తాం మేడం భద్రాచలం టెంపుల్ ఈ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి టెంపుల్ చూపిస్తాం అలాగే మీకు వెకేషన్ బాగుండాలను కుంటే కొడైకెనాల్ కూడా తీసుకెళ్తాను మేడం ఆ కొడైకెనాల్ లో మీరు ఒక టూ డేస్ స్టే చేయచ్చు మేడం అక్కడ నుంచి అ బెంగ్లూర్ మీకు మీకు ఇంట్రస్ట్ అయితే బెంగ్లూర్ తీసుకెళ్తాను మేడం అవును మ్యామ్ మీకు ఎటువంటి పర్వాలేదు బడ్జెట్ పర్వాలేదు అనుకుంటే మిమ్మల్ని ఒకసారి ఫ్లైట్ లో అలా ఆగ్రా తీసికెళ్ళి కూడా తిసుకోస్తాం మేడం అవును మేడం మేడం మీకు సిక్స్ మంత్స్ అన్నారు కదా మేడం ఆ టెన్ డేస్ అంటే మొత్తం టెన్ డేసు కూడా డ్రైవర్ కూడా మొత్తం మీరే అమౌంట్ కట్టాలి మేడం అది ఫుడ్ అది అంత మీరే చూస్కోవాలి మేడం ఓకే మేడం ట్రావల్లింగ్ కు గయిడ్ అన్ని నేను చూసుకుంటాను మేడం మిగతావన్ని మీరు చూస్కోవాలి అండి సరే ఆ ఒక ఫుడ్ తప్ప ఫుడ్ తప్ప మిగతావన్నీ సిక్స్ థౌసండ్ మ్యామ్ లేదు మ్యామ్ అంతే మ్యామ్ సరే మ్యామ్ అయితే మీరు ఒకసారి ఆలోచించుకుని కాల్ చేయండి మ్యామ్